పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం దాన్ని ఒక అభిరుచిగా కొనసాగించడానికి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక మంచి పెయింటింగ్ చేయడం ద్వారా చాలామంది బాగుంది అని నన్ను మెచ్చుకున్నారు అలాగా నేను పెయింటింగ్ అనేది ఒక హ్యాబిచువేట్గా చేసుకున్నాను ముఖ్యంగా పెయింటింగ్ ద్వారా మనం మన మాటలతో చెప్పలేనటువంటి భావాల్ని మనం ఒక చిత్రం గీసి దాంట్లో వ్యక్తపరచవచ్చు ఇంకా పెయింటింగ్ అంటే మనం ఖాళీ టైంలో క్రియేటివ్గా ఏదైనా ఒక కొత్తది సృష్టించడం అనేది కూడా చేయొచ్చు కాబట్టి ఇతరులు మన పెయింటింగ్ చూసినప్పుడు వాళ్ళు చాలా మెచ్చుకున్నప్పుడు మనకి నిజంగా ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది పొంది ఇంకా బాగా చేయాలనే ఆసక్తి కూడా మనలో పెరుగుతుంది కాబట్టి పెయింటింగ్ అంటే ఇష్టం అవ్వడం అనేది అది వాళ్ళ వ్యక్తిగత అనుభవాలను బట్టి ఉంటుంది అన్నమాట